ఒకవేళ వేరే వాళ్ళకి కాని నేను మాట్లాడే భాష అంటే నా తెలుగు భాష వేరే వాళ్ళకి ఎవరికి కాని అర్థం అవ్వకపోవడం కాని లేకపోతే వాళ్ళకి రాక పోవడం కాని జరుగు జరుగుతది కదండీ ఆ టైమ్లో మనం ఏం చేయగలమంటే వాళ్ళకి సైగలతో అని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయచ్చు మనం అంటే తిన్నార ఉన్నా కూర్చో వెళ్ళు రా పో ఇలాంటివన్ని చెప్పొచ్చు తాగుతావా అంటే వాటర్కి ఇలా చూపియ్యోచ్చు మనం ఒకవేళ వాష్ రూమ్కి వెళ్తున్నామంటే మన చేతులతో చూపియ్యోచ్చన్నమాట ఇలా ఇలాంటివన్ని కొన్ని చేయచ్చు అన్నమాట వాళ్ళకి గుర్తుండడానికి ఈజీగా నమస్తే బాయ్ ఎలాంటివన్ని చెప్పొచ్చన్మాట వాళ్ళకి మనం ఒకవేళ నా భాష తెలియనోళ్లతో నేనెలా మాట్లాడాలి అని అంటే నేను సైగలతో మాట్లాడచ్చు ఒకవేళ వాళ్ళకి అర్దం అవుతుంది కాబట్టి సైగలతో మాట్లాడితే ఇంకా ఇంకా చెప్పాలి అని అంటే ఒకవేళ వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళ భాషలో ఒకళ్ళేమంటారు మనకు తెలిసుంటే దాన్ని మనం సైగలు చేసి వాళ్ళ భాషలో కూడా మనం చెప్పగల మనం చెప్పొచ్చన్నమాట అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది కదండి